హలో సోము ఎలా ఉన్నావు బాగున్నావా నేను బాగున్నాను నేను మా ఊరులోనే ఉన్నాను నువ్వు ఎక్కడ ఉన్నావు ఓ ఫ్లైటా ఫ్లైట్ కోసం వెయిటింగ్ ఓకే ఓకే అవును నేను కూడా టికెట్ బుక్ చెయ్యాలి ఇక్కడ చెన్నై నుంచి చెన్నై నుంచి చెన్నై నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి ఒకే చిన్న కోరిక జర్నీ ఎంత సేపటిలో అవుతుంది నీకు ఏమైనా ఐడియా ఉందా ఓ మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి టికెట్టు ఇప్పుడు మనకి రేణిగుంట దగ్గర కూడా ఉంది కదా ఓకే కోల్కతా చెన్నై హైదరాబాదు

అవును అవునవును అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా బాగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు

బాగుంటుంది అవును ఇదంతా కొంచెం అవునవును మనం ఒక లగ్గేజ్ ఎత్తుకుని పోయేది కూడా మినిమం ఇంత వెయిట్ ఉంటేనే అవి అల్లౌ చేస్తారు ఎక్కువ హెవీ వెయిట్ ఉంటే ఎక్కువ బరువు ఉంటే కూడా వాటిని అల్లౌ చేయ్యరు తగ్గించండి తగ్గించండి అంటారు ఇక్కడ విన్నాను నేను ఓకే అంటే టికెట్ సెపరేట్ ఎంత టికెట్ ఇప్పుడు

ఇప్పుడు ఎన్ని గంటలకు నీకు ఫ్లైటు

ఓకే ఓకే బోర్డింగ్ పాస్ దగ్గర అంత నువ్వు చూసు చూసుకున్నావా

ఓకే లగ్గేజ్ అంతా లగ్గేజ్ అంతా పంపించేసావా నీ దగ్గరే ఉందా

ఓకే నేను కూడా ఒక వెళ్ళాలి వెళ్ళడానికి సమయమే లేదు అది వెళ్ళేటట్లు ఉంటే నేను చెప్తాను నాకు అట్లా టికెట్ బుక్ చేసేయి అమౌంట్ పంపిస్తాలే సరే నువ్వు వెళ్ళాకా కాల్ చెయ్యి రేపు ఉంటాను